భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రభుత్వం మరియు ప్రైవేటు ప్రొవైడర్ల మిశ్రమం ఇది అనేక సవాలను ఎదుర్కొంటుంది వాటిలో సరిపోని మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ నిపుణల కొరత అధిక జేబు ఖర్చులు ఆక్సిజన్ సిలిండర్లు పెరుగుతున్న వ్యాధుల భారం అసమాన ఆక్సిజన్